చెప్పండి

చెప్పండి చెప్ ఓకే అంటే మీదిఇప్పుడు ఇంతకుముందు స్కూల్లో ఏమన్న ఆడిర్రా స్పోర్ట్స్ ఫుట్బాల్ మీద ఏమన్నా అనుభవం ఉందా

ఓకే ఓకే ఓకే అమ్మ ఫుట్బాల్ గురించి బేసిక్ మొత్తం నీకు తెలుసు కదా ఆ గేమ్ ఎట్ట ఆడాలి ఇవన్నీ తెలుసు కదా సరే ఓకే ఓకే ఓకే అయితే మంత్లీ ఇంకా మంత్లీ టూ థౌసండ్ నుంచి ఉంటుంది మరి కాస్టు కాకపోతే నీకు మంత్లీ టూ టూ టూ థౌసండ్ వీలుకాకపోతే ఆరు నెలలకు లేదా మూడు నెలలకు ఇవ్వాల్సి ఉంటుంది దాంతోపాటు మంచి డైట్ ఫాలో కావల్సి ఉంటుంది మేము చెప్పిన డైట్ ఫాలో కావాలి మీరు ఫాలో మంచి డైట్ ఫాలో అయితే ఏమైయితుంది అంటే నీకు ఫుట్బాల్ అనేది ఎక్కువ బాడి మీద ఆధారపడి ఉంటది కాబట్టి దానికి మంచి డైటు మంచి ఎక్ససైజు మేము చెప్పినట్టుగా ఫాలో అయితే మేము మీకు పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం దాంతో పాటుగా మీరు దాంతో పాటుగా మీరు కోచింగు రెగ్యులర్ రావాల్సి ఉంటుంది ఏదో వచ్చినాం ఇవాళ వచ్చినాం మరల వారం పారం వచ్చినాం అనేది ఉండద్దు మాకు రిమార్క్ ఉండద్దు ఓకేనా మీకు అన్ని మార్నింగ్ సెషన్లో మార్నింగ్ టూ అవర్స్ ఉంటుంది మరల ఈవినింగ్ టూ అవర్స్ ఉంటుంది దాన్ని మీరు పూర్తిగా కేటాయించుకోవాలి మీరు అంతే ఇక మీరు దాని టైం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి మార్నింగ్ టూ అవర్స్ సెవెన్ టు నైన్ ఈవినింగ్ టూ అవర్స్ ఫోర్ టు సిక్స్ అయితే మధ్యలో ఏమి ఉంటాయంటే ఆ మధ్యలో గ్యాప్లో ఏమి ఉంటాయంటే మీకు డైట్ గురించి డైట్ ఎట్టా ఫాలో కావాలి బాడీ ఎక్సర్సైస్ బాడీ బిల్డింగ్ ఎట్టా చేసుకోవాలి ఫుట్ యొక్క అంటే మన కాలి యొక్క బలం ఎట్టా పెంచుకోవాలి అనేది మీకు ట్రైనింగ్ ఉంటుంది అన్నట్టు తర్వాత మీకు ఈ మార్నింగ్ ఈవినింగ్లో మీకు గ్రౌండ్ బాల్ ఇస్తారు అంటే బ్యాక్వార్డ్ పాస్ ఎట్లా చేయాలి పాస్ ఎట్ల పాస్ చేసుకోవాలి మనం గ్రౌండ్ ఎట్లా మనం వెళ్ళాలి ఫార్వార్డ్ బ్లాక్ ఎట్లా ఆడాలి అనేది ఇస్తారన్నట్టు కాబట్టి వాటిని మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి ఎట్టి పరిస్థితులలో ఏ క్లాస్ కూడా మిస్ కావద్దు దాంతోపాటు మంత్లీ టూ థౌసండ్ అనేది ఫీ ఉంటుంది ఫీ కూడా రెగ్యులర్గా పే చేయాలి మీరు ముందే చెప్పండి మీరు త్రీ మంత్స్కు ఒకసారి ఇస్తారా సిక్స్ మంత్స్కు ఇస్తారా అనేది అది మీ ఇష్టం కానీ చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా ఫీజు మాత్రం ఇవ్వాలి

రేపు వచ్చి ఒక ఫామ్ ఫిలప్ చేసి ఒక ఫామ్ ఉంటది ఒక ఫామ్ ఫిలప్ చేసి ఒక రెండు పాస్పోర్ట్ ఫోటోలు దాంతో పాటుగా మీ పూర్తి అడ్రసు రాసి మా అడ్మిషన్ ఫోరం ఇంచార్జ్ ఉంటారు వాళ్ళకు ఇచ్చి ఖచ్చితంగా ఒక టూ మంత్స్ మాత్రం ముందు పే చేయాలి మీరు ఫీ టూ మంత్స్ పీజ్ కానీ ఫోర్ థౌసండ్ మీరు ముందు పే చేయాలి మీకు ఇస్తే ఏమంటే మీకు టీషర్టు లోవర్ ఇస్తాం మీకు షూ కూడా మేము ఇస్తాం అందులో కాబట్టి మీరు ముందే మాకు టూ మంత్స్ది ఫీ మాకు ఇస్తే మీకు ఒక రెండు టీషర్ట్స్ రెండు లోవర్సు షూస్ మీకు ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు ఓకేనా ఓకే ఓకే మంచిది రైట్